నమస్కారం అండి నేను మీ యొక్క రెస్టారెంట్ నుంచి ఫుడ్ అనేది ఆర్డర్ పెట్టుకున్నాను ఆ ఫుడ్ అనేది నా వద్దకు చేరుకోవాలి అంటే ఎంత సమయం పడుతుంది ఆ ఫుడ్ ఒకవేళ నా వద్దకి రీచ్ కాకపోతే నేను ఏం చేయాలి ఫుడ్ అనేది నా వద్దకి వచ్చేసరికి ఎంత అమౌంట్ పడుతుంది ఫుడ్కి ఎంత అమౌంట్ పడుతుందో ఒక్కసారి నాకు క్లారిటీగా చెప్పగలరా